మన సాంప్రదాయంలో కళలు అంటే మన ప్రాంతంలో ఉండేవి తబలా భజన చేయడం తాళం కొట్టడం హార్మొనీ వాయించడం అలాగే హార్మొనీ వాయిస్తూ పీపీ పాడడం అనగా సన్నాయి సప్పుడు ఇది కళ ఈ కళలు జీవం పొయ్యాలంటే ఇవి తరతరాలుగా నడుస్తూ ఉండాలి అలాగే చేతి పనులు చేతి పనులు అంటే సపోస్ మేదరి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక అంబటి గుళ్ళని అల్లడం అలాగే ఒక జల్లి అల్లడం అలాగే ఒక చేతి కర్ర తయారు చేయడం అలాగే ప్రతీ వస్తువు మనం జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఒక గంపను తయారు చేయడం అది చిక్కగా అల్లడం దాన్ని మనం ఇంట్లో వాడే విధంగా తయారు చేయడం అలాగే సినిమాలు సినిమాలు అంటే అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేషన్ చేసి చెప్పడం అలాగే ఈ సినిమాల్లో అంటే డూప్లెక్స్ డూప్లెక్స్ అంటే మామూలుగా లేనిది క్రియేషన్ చేసి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పడం అలాగే ఈ సినిమాలో ప్రజెంట్గా ఇప్పుడు కొండ నుంచి కిందికి దూకడం అనేది ఉంది కదా ఆ కొండ నుంచి దూకడం అనేది నిజమైనది కాదు అంటే అవి నీతిగా ఉండదు ఆ సినిమా అనేది ఒక గ్రాఫిక్ అంటే కంటికి కనిపించే విధంగా దాన్ని గ్రాఫికల్గా తయారు చేసి ప్రజలకు ఉత్సాహపరచడం అలాగే ఫ్యాషన్లు అంటే చేతివృత్తుల వాళ్ళు బట్టలు నేయడం వాళ్ళు పద్ పద్మశాలీలు ఫ్యాషన్ డిజైనింగ్గా బట్టలు నేస్తుంటారు అలాగే ఈ ఫ్యాషన్లు అనేవి ఇప్పుడు పరిశ్రమల్లో యంత్రాలు వచ్చాయి ఈ యంత్రాలతో బట్టలు నేసే వాళ్ళకు జీవం అనేది తగ్గిపోయింది యంత్రాలతో ఎక్కువ బట్టలు తయారు చేస్తున్నారు ఇవి ఉపయోగంలో ఉన్నాయా అంటే ప బట్టలు నేసిన వాళ్ళవి ఉపయోగంలో చాలా తగ్గిపోయినాయి పరిశ్రమలు అంటే కంపెనీలలో తయారైన బట్టలకు ఎక్కువ గిరాకీ ఉంది వాటికి ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు వాటినే ఎక్కువ అరుదుగా వాడుతున్నారు ఉపయోగిస్తున్నారు వీటికి జీవం పోయాలి కళలకు చేనేత వస్త్రాలకు చేతి పనులకు జీవం పొయ్యాలి అంటే వారి వృత్తులల్లో వారి కింది స్థాయిలో వారి కుటుంబాలలో ఉన్న వారందరూ కూడా అది నేర్చుకునే విధంగా నేర్పించే విధంగా వాళ్ళ తల్లిదండ్రులై ఉండాలి అట్లా ఉంటే ఆ కళకు జీవం పోసినట్లే అవుతుంది ఇది కళ జీవం పోసినట్లు అవుతుందని మనం చెప్పు ఎలాగైతే చెప్పుకుంటున్నామో వచ్చిన వారిని రాని వారిని దగ్గర కూర్చోబెట్టి నేర్పించే విధంగా చెయ్యాలి అప్పుడు ఆ కళ అనేది మనం జీవం పోసిన వాళ్ళం అవుతాం దీనిలో వస్తువు మనం కొన్ని ఇంట్లో లేనివి బయట కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అది ఎక్కువ ధరతో పె కో పెట్టి కొనుక్కుంటున్నాము అది అదే మేదరి వాళ్ళతో ఒక గంప అల్లించుకుంటే తక్కువ ధరలో అయిపోతుంది సపోజ్ ఇప్పుడు కూరగాయలు పెట్టే ఒక బుట్ట ఉంది బయట నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పెట్టి కొంటున్నాం అదే మేదరి వాళ్ళకు ఇస్తే ఒక ముప్పై రూపాయలు నుంచి నలభై రూపాయలలోపు అల్లి మనకు ఇస్తారు దాంట్లో కూరగాయలు నిల్వ ఉంటుంది దీంట్లో కూరగాయలు నిల్వ ఉంటుంది కాకపోతే మనం ఏమి చేస్తున్నామంటే చేతివృత్తుల వాళ్ళకు విలువను తగ్గించి వేస్తున్నాం బయట పరిశ్రమలో తయారైన వస్తువుకి మనం విలువను పెంచుతున్నాం ఆ విలువను పెంచుకోవడం ఒకటే కాదు అలాగే ఆ డబ్బును కూడా ఎక్కువ పోగు చేయకుండా ఎక్కువ ఖర్చు చేస్తున్నాం ఇది సమంజసమైన విషయం కాదు